మగ్గాలు నెయ్యడం అగ్గిపుల్ల తయారు చేయడం పూసలను దండగా మార్చడం క్రొవ్వొత్తులను తయారు చేయడం వ్యవసాయం చేస్తారు దుస్తులు వ్యాపారం చేయడం అప్పడాలు చేయడం పిండి వంటలు చేసి అమ్మడం పిల్లలకు ఇంటి వద్ద ట్యూషన్ చెప్పించడం ఇంటి ఇంటిదగ్గర తోటను పెంచడం వ్యాపారంలో కూడా అనేక రకాలు ఉన్నాయి వీటిలో పూల వ్యాపారం అరటి వ్యాపారం దుస్తులు వ్యాపారం సామాన్లు కూరగాయలు సిమెంట్లు కమ్మీలు అని ఈ విధంగా అనేక రకాలు ఉన్నాయి అంతేకాకుండా మేస్త్రిలు కూలీలు అని కూడా వాళ్ళ వాళ్ళ వృత్తులు వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ బాలా జిల్లాలోనే ఎంతోమంది అనేక రకాలు వృత్తులు చేసుకుంటూ శిల్పాలు వర్ణిస్తూ వాళ్ళవాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు